హలో మేడం మీరు ఆర్డర్ చేశారా ఏమైనా

ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మేడం పర్వాలేదు మేడం నేను వచ్చేటప్పుడు తీసుకుంటాను మీ మీ అడ్రస్ చెప్పండి మేడం ఓకే మేడం

ఓకే మేడం ఓకే మేడం తప్పనిసరిగా చేస్తాను మేడం ఓకే మేడం తీసుకొచ్చేస్తాను ఓకే మేడం దగ్గరలోనే ఉన్నాను వచ్చేస్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ